ఏం కావాలండి ఎప్పుడు కొన్నారు వారంటీ అటువంటివి ఏమన్నా ఉందండి వారంటీ ఉంటే మా వాళ్లు వచ్చి చూస్తారండి మరి ఇంకేమన్నా ఉన్నాయండి ప్రాబ్లమ్లు ఐస్ పడుతుంది ఎక్కువా టెంపరేచర్లో పెడుతున్నట్టున్నారు మీరు ఐతే మా మా వాళ్లను పంపించి చెక్ చేయించి వస్తాంలే కింద ఏమన్నా మ్యాట్ పెట్టుకోవాలి అనుకుంటానండి కింద ఏమన్నా పెట్టరా లేదంటే డైరెక్టుగా పెట్టేశారా సపోర్ట్ కాని పెట్టారా

ఒకవేళ ఏమన్నా మీ చ్విచ్ బోర్డులో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమోనండి ఎర్త్ కాని ఏమన్నా సరిగ్గా లేదేమో అదొకసారి చెక్ చేయించుకోండి ఈలోపల మా వాళ్లు వచ్చి చెక్ చేస్తారు ఈ గ్యాస్ గట్ర అన్ని బాగానే ఉంది కదండి గ్యాస్ బాగానే పనిచేస్తుందా కూలింగ్ అటు వంటిది ఐస్ ఆ అది ఒక్కటే పట్టేస్తుందా గడ్డ కింద సరే నండి అయితే పంపిస్తాను లేండి ఈ రోజు సాయంత్రం లోపలలో కాని రేపటిలోన పంపిస్తామండి వచ్చినప్పుడు చెప్పండి అన్ని మరి మా వాళ్ళకి చేయిస్తారు మీకు సరే నండి